ఒకప్పుడు ఆడవాళ్ళు వాళ్ళ ప్రాంతాలు దాటి చదువుకోవాలంటే చాలా కష్టం ఉన్న ఊరిలో చదువుకు వెళ్ళడానికి వెళ్ళ నిచ్చేవారు కాదు కానీ ఇప్పుడు ఆడవాళ్ళు చదువుకోవడానికి మరి ఊళ్ళు కాదు జిల్లాలు కాదు రాష్ట్రాలు దాటి చదువుకోవడానికి వెళ్ళడానికి అవకాశాలు ఏర్పడినాయి ఇలా అవకాశాలు అన్నీ మరి అన్నీ అవకాశాలు కూడా ఆడవాళ్ళు ఉపయోగించుకుని అన్నీ రంగాలలో ముందు కొనసాగుతున్నారు ఫస్ట్ క్లాస్ నుంచి ఒక టెన్త్ క్లాస్ వరకు ఆ ఉన్న చుట్టుపక్కల ఊళ్ళలో చదువుకున్న అదే కాలేజెస్కి వచ్చేటప్పటికి వేరే స్టేట్లకి అలాగే వేరే జిల్లాలకి వాళ్ళు వెళ్ళవలసి వస్తుంది అయినా సరే కుటుంబాలలో మరి వాళ్ళు మాట్లాడుకుని చదువుకోవడానికి మరి వాళ్ళ అవకాశాలు కల్పించుకుని ఆడవాళ్ళు ముందంజ వేస్తున్నారు అంతేకాకుండా కొన్ని కొన్ని సార్లు రాష్ట్రాలను దాటి వెళ్ళవలసి వస్తుంది ఆడవాళ్ళు అయినా సరే ఏ భయం లేకుండా మరి ఆడవాళ్ళు చదువుకోడానికి ముందుకు సాగుతున్నారు కొన్ని కొన్ని సార్లు ఎవరు లేనప్పుడు హాస్టల్లో ఉండి కూడా మరి కాలేజెస్లో చదువుకోవడానికి చాలా మన ఆడవాళ్లు ధైర్యం తెచ్చుకున్నారు ఆడవాళ్లు ఎక్కడికి వెళ్ళిన కొన్ని కొన్ని పరిస్థితులు ఎదురు అవుతు ఉంటాయి మరి ర్యాగింగ్ కానీ కాలేజెస్లో అలాగే లెక్చరర్ వల్ల కలిగే ఇబ్బందులు అలాగే తోటి విద్యార్థుల వల్ల కలిగే ఇబ్బందులు ఎన్ని ఉన్న సరే ఆడవాళ్ళు చదువుకోవాలన్న పట్టుదల మాత్రం ఏమాత్రం కూడా మారట్లేదు దేశాలు దాటి ఉద్యోగాలకు వెళ్తున్నారు మరి విమానాలు సైతం నడపగలుగుతున్నారు వీటి అన్నింటికి గల కారణం ఆడవాళ్ళు చదువుకోవడాన్ని బట్టి ఇప్పటి కాలంలో కుటుంబ ఇబ్బందులను బట్టి మరి కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరు కూడా పనిచేయవలసి వస్తుంది ఆ పనిలో పాలు భాగస్తులుగా ఉండడానికి మరి చదువు అన్నది ఆడవాళ్ళకి చాలా ప్రాముఖ్యమైంది మరి సడన్గా కుటుంబ యజమాని మరి భర్తలు మరి చనిపోతే మరి ఏ ఉద్యోగాలు ఏ పనులు లేకుండా పిల్లల్ని పోషించుకోవడానికి అవకాశాలు లేకుండా ఇంటిలో ఉండిపోయే పరిస్థితులు ఒకప్పుడు ఉండేవి కానీ ఇప్పుడు మరి వాళ్ళ చదువుకున్న విద్యను బట్టి ఏ పరిస్థితులైన సరే ఎదుర్కొని మరి ఆ పరిస్థితులలో నిలదొక్కుకొని ముందుకు కొనసాగ